ఆరోగ్య రంగంలో ఎన్నో ఎన్నో అవినీతి పనులు జరుగుతున్నాయి ఆరోగ్య రంగం అనగానే ప ఆరోగ్య రంగం అనేది ప్రతీ ఒక్క ఒక్కరికి మా ప్ర ప్రతీ ఒక్కరికి అవసరమైనది ఇప్పుడున్న జీవన శైలిలో ఆరోగ్యం అనేది చాలా వి విలువైనది ఒక వస్తువు ఒక బంగారమెలాగో ఆరోగ్యం అంతకన్నా విలువ ఒక మంచి ఆరోగ్యం ఉన్న వ్యక్తి ఉండడం ఇప్పుడున్న ప్రపంచంలో చాలా కష్టమైన పని అలాంటిది ఇప్పుడున్న అలాంటి ప అలాంటి ఒక పరిస్థితిలో మన ఇప్పుడున్న మన హా హాస్పిటల్సు ఇలాంటి రంగా హార ఆరోగ్య రంగం సంబంధించిన ఆ హాస్పిటల్స్ ఇవన్నీ ఇవన్నీఎలాంటివి ఇవి చాలా కలుషితంగా అయిపోయాయి ఎక్కడ చూసినా అవినీతి జరుగుతుంది ఆరోగ్య రంగంలో అవినీతి జరిగనిది అంటూ ఒక ప్రదేశం అంటూ కూడా లేదు మనం చూస్తున్నట్టయితే అనవసరమైన పరీక్షలు రక్త పరీక్షలు అలాంటివన్నీ చేసి అవసరమున్న దానికన్నా అనవసరమైన పరీక్షలు ఎక్కువ చేసి మనకు లేని రోగాన్ని కూడా పెడుతున్నారు మన ఇప్పుడున్న జీవన శైలిలో ఆరో ఆరోగ్య రంగంలో ఇప్పుడు ఇప్పుడున్న ఆరోగ్య రంగంలో ఉన్న జీవన శైలి ఉన్న ప్రజలు ప్రజలకు సం ప్రజలు ఎలా ఉన్నారన్న దానికన్నా పైసలకెక్కువ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పైసలు పైసలకే ఎక్కువ చూస్తున్నారు పైసలు లేంది ఇప్పుడున్న ఇప్పుడున్న ఇప్పుడున్న కాలంలో ఆరోగ్యం కూడా మనం కొనలేం ఆరోగ్యం కూడా కొన కొనుక్కునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడున్న జీవన శైలిలో ఆరోగ్యం అనేది ఉండడం మహాభాగ్యం ఇప్పుడున్న ఒక ఆరోగ్యమైన పా ఆరోగ్యమైన వ్యక్తి హా హాస్పిటల్కి ఎప్పుడైతే వెళ్తాడో ఎళ్ళిన ఒక నాలుగైదు చికిత్సలోనే వాళ్ళకు వాళ్ళకి లేని రోగం కూడా బయటపడపోతుంది అలాంటి ఒక జీవన శైలిలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు నేను ప చూసిన నేను బా బాధించబడిన ఒక ఆరోగ్య విషయం ఏమిటంటే మా అమ్మకు స సంబంధం లేని టెస్ట్ మా అమ్మకు సంథింగ్ కిడ్నీ సంబంధించిన కిడ్నీకి సంబంధించిన టెస్ట్ కిడ్నీలో ప్రాబ్లం వస్తే కిడ్నీకి సంబంధించిన పరీక్ష కాకుండా గుండెకి సంబంధించిన పరీక్ష చేసి ఇలాగా అనవసరమైన పరీక్షలు చేసి లేని పేదోళ్ళ దగ్గర పైసలు లాగడం అలాంటివన్నీ చాలా చేస్తున్నారు ఇది చాలా ఘోరాధికరమైన మన చ చూస్తున్నాం ప్రతీ ఒక్క జీవన శైలి ప్రతి ఒక్క ప్రతీ ఒక్క మనిషిలో ఆరోగ్యంకి సంబంధించిన అవినీతి అనేది ప్రతీ ఒక్కరు చూస్తూనే ఉన్నారు కానీ దీన్ని ఎవరు అర అరికట్టలేరు ఏమీ ఆపలేరు ఈ ఏదైనా ప్రశ్నించడానికి పోతుంటే మీకు తెలుసా మీకు మీకు మీరు చదివారా అన్న దానికొస్తున్నారు కాబట్టి మనము ఈ ఆరోగ్యం విషయంలో చాలా మనీ విషయంగా చాలా దోచేయడం ఇలాంటివన్నీ చాలా ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యషైలి ఈ ఆరోగ్యం విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే తర్వాత మనకొచ్చే ప ప్రమాదం మనకొచ్చే రోగాల వల్ల మనం ఇప్పుడున్న ఆరోగ్య రంగంలో మనం పెట్టలేని ప మనీ ఎన్నో పైసలు ఎన్నో ఉంటాయి కాబట్టి మనం క చూసి మన మన ప చూసి మనం ఉండాలి